హలో హలో గుడ్ మార్నింగ్ చెప్పండి

ఓకే ఓకే ఎవరెవరికి ఏ ఇంటరెస్ట్ ఉందో ఒకసారి లిస్ట్ ఔట్ చేసుకొని టోటల్ మెంబర్స్కి ఎంత ఎంత ఉందమ్మా ఓకే ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేపించు టోటల్ మెంబర్స్ ఎంత మంది ఉన్నారో చూసుకున్నాక నాకొకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఏదైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ డ్యాన్స్కి సంబందించినా డ్యాన్స్ మాస్టర్స్ డీజే సాంగ్స్ ఆయన్ని నేను చూసుకుంటాను ఓకే